హలో నమస్తే అండి ఓకే మేడం ఓకే మేడం మీరూ ఇప్పుడు మీరు మీరు ఇప్పుడు నెల్లూరులోని హెల్త్ క్యాంప్ ఎరేంజ్ చేస్తున్నారు అన్నారు కదా మీరు ఓకే ఇప్పుడు హెల్త్ క్యాంప్ మీరు హెల్త్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు ఎంత మంది డాక్టర్లు వస్తున్నారండి అక్కడికి వస్తున్నారా ఓకే ఆరు మంది వస్తున్నారు మీరు ఓకే ఆరు మంది ఎక్కడ నుంచి వస్తున్నారు కిమ్స్ నుంచి వస్తున్నారా ఓకే ఓక్ ఓకే సరే సరే ఓకే మీకు మేడం మీరూ హెల్త్ క్యాంప్కు వచ్చేటప్పుడు మీరు అక్కడికి ఎవరైనా ఆ నియోజకవర్గం నుంచి ఎవరన్నా ఎం ఎల్ ఏ వస్తున్నారా ఓకే రైట్ రైట్ ప్రారంభిస్తారు

ఓకే మేడం మేము మేము కవర్ చేస్తాము మేము అయితే అక్కడికి ఇంచుమించు ఎంతమంది ఉంటారు గ్రామీణ ప్రాంతాలు ఎంతమంది వస్తారు అక్కడికి తరలి వస్తారండీ ఎంతమంది వస్తారు ఒక వంద మంది వస్తారా ఒక యాభై మంది వస్తారా ఓకే వందమంది వస్తారు వస్తే ఇక్కడ డాక్టర్లు అంతా కూడా ఇక్కడ వచ్చేవాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక స్పెషలిస్ట్ ఉంటారు కదా గుండె వైద్య నిపుణులు కంటి నిపుణులు ఓకే రైట్ మేడం మేము మీకు కవర్ చేస్తాములే మేడం మేము అందరికీ న్యూస్ కవర్ చేసి మేం ప్రచారం చేస్తాము ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ మేడం